మాకు ఇష్టమైన కొన్ని చేపలు అవి సాధారణంగా మాకు ఇష్టం మేము బాగా ఎక్కువ ఇష్టపడే చేపలు ఏవి అంటే కోనంపాములు రొయ్యలు జెల్లలు కొర్రమట్టలు తాబేళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీటి వీటిని ఎక్కువ తింటూ ఉంటారు ఎక్కువగా ఏంది అంటే చిన్న పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఎక్కువగా చేపలు తింటూ ఉంటారు చేపలు తింటే ఏదో బాగుంటుంది అనారోగ్యంగా ఉండరు అని అది ఒక సాధారణ దాని కోసం మేం ఎక్కువగా తింటూ ఉంటాం ఎక్కువగా తినడం వల్ల నేను ఎక్కువ ఎల్ బ్యారేజీకి వెళ్ళి బ్యారేజ్లో ఎక్కువ తీసుకొస్తూ ఉంటాం మా ఫ్రెండ్స్ ఇంకా తీసుకొస్తూ ఉంటారు మాకు ఇస్తూ ఉంటారు మేము ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది చేపలు ఎక్కువగా కొర్ర మట్టలు జెల్లలు కోనపాములు రొయ్యలు చిన్న చిన్న చేపలు వీటిలో ఎక్కువ పడుతూ ఉంటాం మేము ఈత కొడుతూ ఆటలు ఆడుకుంటూ ఎక్కువగా చేపలు పడుతూ ఉంటాము ఆ చేపలన్నీ మేము ఎక్కువగా తింటూ ఉంటాము అమ్ముతూ ఉంటాము సరదాగా దా వీటి కోసం ఎక్కువ చేపలకు మేము బ్యారేజీ కాడికి ఎక్కువగా వెళ్తూ ఉంటాము బ్యారేజ్లో ఎక్కువ తెచ్చుకొని తింటూ ఉంటాము మరియు అమ్ముతూ ఉంటాము చేపలు ఎక్కువగా ఇష్టపడడానికి అవి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కొర్రు కొ రొయ్యలు కాని కొర్ర మట్టలు కాని జెల్లలు కాని ఇంకా ఇతర చేపలు ఎక్కువ తినడానికే ఇష్టపడుతూ ఉంటారు వారు